హలో చెప్పండి అవును మీరు అవునండి మీ ఏమి ప్రాబ్లమ్ అండి మీకి ఓకే ఫుడ్ పాయిజను ఏమన్న అయిందా

ఎన్ని రోజుల నుంచి అవుతుంది అండి ఇది అంతా ఎన్ని రోజులకు వెళ్ళి అవుతుంది ఇది అంతా అవునా ఓన్లీ స్టమక్ పెయినేనా లేకపోతే ఇంకేమైనా బాడీ పెయిన్స్ కానీ అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయా అండి మీకీ ఓకే అంటే మనం తీసుకున్న ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది అండి సో అందుకని మీకు అట్లా అవుతుండవచ్చు బయటి ఫుడ్ ఏమన్న ఆఫర్ చేస్తారా అండి ఎక్కువ తినడం కానీ ఓకే ఇంకా ఏమైన ఉందా అండి ఓకే ఎమన్న టాబ్లెట్స్ యూజ్ చేస్తారా ఇంతకముందు నుంచి

ఓకే

అవునా ఓకే అండి మరి మీరు నెక్స్ట్ మంత్ వస్తారా అండి మరి హాస్పిటల్కి ఓకే ఓకే రావచ్చు అండి ఫ్రీ నేను మీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాను టైమింగ్స్ మార్నింగ్ ఫుల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ టు త్రి ఫ్రీగా ఉంటుంది అండి మీరు రావచ్చు అప్పుడు ఓకేనా అండి ఓకే ఓకే అండి ఓకే అండి